హలో కొత్త రకమైనవి అంటే లేటెస్ట్గా చాలా ఫోన్లు వచ్చాయి ఫైవ్ జీ ఉన్న ఫోన్లు వచ్చాయి ఇంకా మంచి కెమెరా ఉన్న ఫోన్లు ఉన్నాయి మంచి పాస్ట్గా ఉన్న ఫోన్లు ఉన్నాయి మీకు ఎటువంటి రకమైన ఫోన్ కావాలి అయితే మా దగ్గర చాలా రకమైన ఫోన్లు ఉన్నాయి నేను కొన్ని చూపిస్తాను లేదా చెప్తాను మీకు ఏది కావాలో చెప్పండి సరే ఇదిగో సామ్సంగ్ ఉంది రెడ్మీ ఉంది వివో ఉంది ఒప్పో ఫోన్ ఉంది ఇది కాక సామ్సంగ్ ఒక ఇరవై నుంచి మొదలు అవుతుంది అండి లక్ష రూపాయలు వరకు ఉంటాయండి ఫోన్లు ఇరవై వేల నుంచి ముప్ఫై వేలు అంటే మీరు మరి మంచి కెమెరా కావాలన్నారు మంచి కెమెరా కావాలంటే అది కనీసం ముప్ఫై వేలు అన్నా ఉంటుంది అండి మీరు ఇరవై వేలు అంటే కష్టం అండి ఇరవై వేల నుంచి ముప్ఫై వేలు అంటే మీరు వివో కానీ ఒప్పో కానీ తీసుకోండి దాంట్లో మంచి కెమెరా వస్తుంది సాంసంగ్లో అంటే ఉన్నాయండి మంచి ఫోన్లు ఉన్నాయి కానీ మరి మీరు అడిగినంత గొప్ప కెమెరాలు అంటే కానీ ఉన్నాయండి ఫోన్లు అయితే ఉన్నాయి అయితే రెడ్మీ టెన్ ప్రో ఒకటి ఉందండి అది ఇరవై మూడు వేలు అలాగే సామ్సంగ్ ఎస్ ట్వంటీ టూ ఉంది ఎస్ ట్వంటీ త్రీ ఉన్నాయండి అది ఒక్కొక్కటి ముప్ఫై ఒక్క వెయ్యి ముప్పై మూడు వేలు